తెలంగాణ మన రాష్ట్రంలో అప్పటికీ ఇప్పటికీ ఆరోగ్య కేంద్రము చాలా మెరుగుబడి ఉన్నాయి అప్పుడు ఏంటంటే దొరకాలి అంటే ఇబ్బందిగా ఉండేది ఒకరి దగ్గరికి వెళ్ళాలి ఆరోగ్య చికిత్స చేయించుకోవాలని చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు బస్తీ దావఖానలు అనేసి గల్లీ గల్లీలో బస్తీ దవఖానలు ఏర్పాటు చేసారు ఉచిత కేంద్ర చికిత్స కూడా గవర్నమెంటు వాళ్ళు అక్కడి నుంచి పంపించి సిస్టర్ని ఫ్రీ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ అలా కూడా సప్లై చేస్తున్నారు మరి అప్పటికి ఇప్పటికేంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ఫ్రీగా ఉండేది దానికన్నా మించి కూడా మన నైంటీ పర్సెంట్ చికిత్స చాలా బెటర్ ఉంది అప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి మళ్ళీ ఏంటంటే టెలికాల్ ద్వారా కూడా మనకి ఆన్లైన్లో కానీ వీడియో కాల్ కానీ టెలిఫోన్ కానీ ఇప్పుడు అనుకో అందుబాటులో చాలా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని కూడా ఫోన్ ద్వారా కూడా మనకి ఏ చేసినా కూడా జరిగిపోతున్నాయి పనులు కాబట్టి అప్పటికి ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంది